రండి అవునా అండి సరేనండి రిపోర్ట్స్ వచ్చాయా అండి మరి సరేనండి ఇవ్వండి ఇటు అదేనండి చూసాను మీకు బ్లడ్ చాలా తక్కువ ఉన్నాది మీకు ఏమైనా సింటమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అండి నీరసంగా ఉండడం తల తిరగడం ఆకలి వెయ్యకపోడం అవునా అండి మీరు టిఫిన్ తింటున్నారా అండి పొద్దున్న అవునా అండి టూ ఇడ్లీస్ ఏం సరిపోతాయండి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి కదండి హెల్దీ ఫుడ్డు నేను టాబ్లెట్స్ అవన్నీ రాస్తాను మీరు టాబ్లెట్స్తో పాటుగా జ్యూస్లు అవన్నీ తీసుకోవాలండి ఫ్రూట్స్ తినాలి వెజిటెబుల్స్ కూడా క్యారెట్ అని బీట్రూట్ అని ఇవన్నీ తినాలండి బత్తాయి నారింజ ఇవన్ని జ్యూస్లు తాగండి అలాగే జింక్ టాబ్లెట్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ క్యాలిష్యం టాబ్లెట్స్ కూడా రాస్తున్నాను సిరప్ కూడా రాస్తున్నానండి అవునండి మల్టీ విటమినే అండి ఏం కాదు మీరవన్నీ మధ్యహానం రాత్రి కూడా వాడండి సరేనా అండి ఇవన్నీ యూజ్ చేసి మళ్ళీ వారం రోజుల తర్వాత రండి బీపీ చెక్ చెయ్యాలా అండి సరేనండి ఇలా కుర్చోండి పిడికిలి బిగించండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉందండి నార్మల్గానే ఉందండి ఇప్పుడు పర్లేదు నేనిచ్చిన టాబ్లెట్సు అక్కడ ఫార్మసీలో తీసుకోండి వెళ్ళి సరేనా అండి

సరేనండి సరేనండి